ప్రభుత్వంలో ఆరోగ్య రవాణా విద్య ఇతరుల ప్రాథమిక అవసరాల కోసం పట్నంలో గ్రామంలో నగరంలో ఎలాంటి ఉపయోగాలు రావాలి అంటే మొదటిగా ఆరోగ్యం ఆరోగ్యంలో ప్రతీ ఒక్కరికి ఉచిత వైద్యంగా రావాలి ఎందుకు అంటే పెద్దవాళ్ళకి కాకుండా ముసలి వాళ్ళకైనా సరే ఆరోగ్యానికి ఉచిత ఆరోగ్యం కలగాలి ప్రతీ ఇంటి ఇంటికి వెళ్ళి ఆరోగ్య చెకప్లు చేసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించినవన్నీ వివరంగా చెప్పాలి అండ్ ఇంకొకటి రవాణా ట్రా రవాణా గురించి చెప్పాలి అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రతీ ఒక్కరికి ఉంటుంది ఈ ఈ కాలంలో ట్రాన్స్పోర్ట్ అనేవాళ్ళకి చాలా ఘోరంగా అనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ గ్రామంలో అయితే చాలా తక్కువగా ట్రాన్స్పోర్ట్ అనేది రవాణా అనేది చాలా తక్కువ కానీ టౌన్లల్లో నగరంలో అయితే చాలా ఎక్కువగా పొల్యూషన్ వల్ల ద్వారా దాని ద్వారా చాలా ఉంటుంది ఆరోగ్యం స్థితికి వస్తే గ్రామంలో చాలా అంటే కొన్ని గ్రామాల్లో అయితే హాస్పిటళ్ళు కూడా లేకుండా ఉంటున్నాయి ఈ ఈ ఇప్పుడిప్పుడు ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం కానీ ఇంకా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను విద్య విద్య గురించి వస్తే నగరంలో నగరంలో అయితే చాలా అంటే చాలా డెవలప్ అయింది కానీ గ్రామంలో అయితే ఇంత కొంచెం కూడా డెవలప్ కొంచెం కొద్దికొద్దిగా డెవలప్ అవుతుంది ఇంకా ఇంకా డెవలప్ అయితే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి బెనిఫిట్స్ వాళ్ళకి ఒకవేళ కొందరికి రాలేక స్థితిలో ఉన్న ఉన్నారు అనుకోని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా చదువుతున్నారు అనుకో విద్యాశాఖ అనేది వాళ్ళకి దొరకలేదు అంటే గ్రామంలో చదవాల్సి వస్తుంది సిటీ నగరంకి రావాల్సిన నగరం నగరంకి రావా రాలేకపోతున్నారు కానీ గ్రామంలో ఉండి కూడా చదవాలి చదువుకోవాలి తపన అవన్నీ ఉంటున్నాయి ఉండాలి అంటే ప్ర ప్రభుత్వం గ్రామంలో కూడా ఇంకా డెవలప్ చేయాలి విద్యా విద్యా శాఖ గురించి కూడా అలాగే ఎంత ఈ మూడిట్లో అన్నీ ఏవైనా సరే ఎక్కువ గ్రామంలో తక్కు గ్రామంలోనే తక్కువగా ఉంటున్నాయి నగరంలో ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉంటున్నాయి కానీ గ్రామర్లో గ్రామంలో కొల్ కొద్ది గ్రామంలోనే డెవలప్ అవుతున్నాయి ఇంకా కొద్ది గ్రామంలో అసలు డెవలప్పే అవ్వటం లేదు అండ్ కొన్ని గ్రామాల్లో హాస్పిటళ్ళు లేవు ఆరోగ్యం చూడడానికి కూడా ఎవరు లేరు విద్య అనేది వేరే వేరే గ్రామంలోకి వెళ్ళి మరీ చదువుకోవాల్సి వస్తుంది అలాంటి స్థితి రాకూడదు అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఆరోగ్యం స్థితి అయినా సరే రవాణా స్థితి అయినా సరే విద్యా స్థితి అయినా సరే ఏదైనా సరే ఎంతమ్మా ఎంత మారిస్తే అంత బాగుంటుంది అని చెప్పి ఎంత సహాయం సహాయం చేస్తే అంత సహాయం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటాము ఆరోగ్యానికి ఎంత బాగుంటే గ్రామంలో గ్రామంలో వాళ్ళకి చాలా ముఖ్యం ఆరోగ్యం వాళ్ళకి ఉచిత స ఉచిత ఆరోగ్యం కో రావాలి అని కోరుకుంటున్నాను ఎంత ఆరోగ్యం బాగుంటే విద్య వాళ్ళ పిల్లలకి విద్యా కూడా అంతే బావుండాలి విద్య విద్య నేర్చుకోవాలి అంటే వాళ్ళకి స్కూల్స్ ఉండాలి ఆరోగ్యం కావాలంటే వాళ్ళకి హాస్పిటల్స్ ఉండాలి ఎంతవరకి తో తోచినంత సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను